చెప్పమ్మా మౌనిక ఏం చదువుతున్నావు నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా చెప్పు ఇప్పుడు నీ పేరు ఏంటి చెప్పు చెప్పు ఎంటి

అంటే ఇప్పుడు మనము మారిపోదాం అనుకుంటున్నావా ఏంటి కాలేజీ మధ్యలో

మీ నాన్నగారు మీ నాన్నగారు ఏం చేస్తారని అన్నావు గవర్నమెంటు ఎంప్లాయి అని అన్నట్టున్నావు అంటే మీకు ఇలా మధ్యలో మారిపోతే స్టడీస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కదమ్మా చదువు సగంలో మారిపోవడం ఇబ్బంది అవుతుంది కదమ్మా మీకు ఒక మూడు నెలల్లో సెమ్ ఉంది మూడు నెలల్లో రెండు నెలల్లో ఉంది సెమ్ము ఇక్కడ సగం నేర్చుకుంటావు మళ్ళీ అక్కడకి వెళ్ళీ సగం నేర్చుకుంటే ఇబ్బందే కదా నీకు ఇక్కడ దగ్గరలో ఎవరూ చుట్టాలు లేరా ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా మారిపోదాం అనుకుంట్నారా అయితే ఒకసారి ఆలోచించుకోకపోయావా మీ నాన్నగారిని ఒకసారి తీసుకొని వస్తావా లేదంటే నేను మాట్లాడతాను ఆయన

అవునులే అవునులే ఇంక సరేలే అయితే నువ్వు ఇంక మారిపోదాం అని తలచుకున్నావు కాబట్టి నేను ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడతాను దానికన్నా ముందు మీకు ఆ ఇమిగ్రేషన్ సర్టిఫికెట్కి మీకూ ఆ ఫార్మ్లు ఉంటాయి అవి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉంటాయన్నమాట ఏం చేస్తావంటే అక్కడికి వెళ్ళీ ఆ ఫార్మ్ తీసుకో ఫార్మ్ తీసుకుని ఫిల్ చేసి మీ నాన్నగారితో రా మీ నాన్నగారితో మాట్లాడాలి అంటే మరి నీ ఒక్కరికే ఇవ్వలేం కదమ్మా ఎవరైనా మీకు పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళని సరే అమ్మా అంటే ఒకసారి మీ నాన్నగారికి కూడా చెబుదామని ఈ ఇలా మారిపోతున్నారు కదా ఒకసారి మాట్లాడాలి కదా ఎప్పుడో చూసాను ఆ వ్యక్తిని లేదా మీ అమ్మగారిని తీసుకునిరా పోనీ అదే మీ అమ్మగారికి చెప్తాను ఇలా నీకు హాస్టల్లో అయినా ఒక వన్ ఇయర్ ఈ సెమ్ అయ్యే వరకైనా హాస్టల్లో ఉండి చదువుకో మీ అమ్మగారికి చెప్తానులే ఆ విషయం రెండు నెలలే కదా మళ్ళీ నీకు పాడైపోతుంది ఇబ్బంది పడతావు మీ యూనివర్సిటీయే మారిపోతున్నావు సెమ్ ఆపితే అక్కడ సగం ఇక్కడ సగం చాలా ఇబ్బంది పడతావు అదీ ఏంలేదు మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళీ ప్రిన్సిపల్ సార్ చెప్పారని చెప్పి తీసుకో ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఒక రెండు మూడు సర్టిఫికేట్లు అది నువ్వు నీ ఫోటోకాపీ వాటితో అందులో ఉంటాయి నువ్వు ఏమేమి జోడించాలో అదంతా నువ్వు ఫిల్ చేసి ఇంటికెళ్ళి మీ అమ్మగారినో ఎవరొ ఒక్కరిని తీసుకునిరా సోమవారం కనపడు ఓకేనా సోమవారం వస్తే నీకు మీ అమ్మగారితో మాట్లాడి నేను ఇచ్చేస్తాను నువ్వు అంతగా కావాలంటే అది

సరే సోమవారం రా మర్చిపోకు ఒకవేళ నేను మర్చిపోయినా వచ్చి గుర్తు చేయి ఓకేనా సరే